స్విమ్మింగ్ లో నేను చాల వరకు కొన్ని మెళకువలు నేర్చుకున్నాను స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ప్రవాహ దిశలో మనము స్విమ్మింగ్ చేస్తుంటే ఏ అలసట లేకుండా ఎంత దూరమునైనా సరే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు నదులు దాటేటప్పుడు ఆపత్కాలములలో వరదల సమయంలో ప్రవాహ దిశలో మనం గమ్యాన్ని చేరుకునే దిశను ఎంచుకొని మనం స్విమ్మింగ్ చేయాలి అనేక మెళకువలను మాత్రం నేను నేర్చుకున్నాను